ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటకం నచ్చుతుంది సో నేను ఎవరికి ఎలా నచ్చుతుందో అలాగే చేస్తాను ఒకరికి కారం ఎక్కువ ఉంటే నచ్చుతుంది ఒకరికి కారం తక్కువ ఉంటే నచ్చుతుంది ఒకరికి పులుపు ఎక్కువ ఉంటే నచ్చుతుంది ఒకరికి పులుపు తక్కువ ఉంటే నచ్చుతుంది కొంత మంది ముసలివాళ్ళకి ఉప్పు తక్కువ వేయాలి కొంత మంది యంగ్ పీపుల్కి ఉప్పు కొంచెం ఎక్కువ ఉంటే తింటారు మంచిగా ఉప్పు ఎక్కువ ఉంటే మంచి రుచిగా ఉంటేనే తింటారు సో ఎవరు వ్యక్తిని బట్టి వంటకం రుచి మారుతూ ఉంటుంది అన్నమాట నేను ఎలా మార్పులు చేస్తాను అంటే ఉప్పు ఫస్టే తక్కువ నేను తక్కువే చేసాను తరువాత వడ్డించిన తరువాత ఎవరికి ఉప్పు కావాలో వాళ్ళకు ఉప్పు ఎక్కువ వేస్తాను ఒకవేళ కారం కూడా అంతే కారం మొదట తక్కువ వేస్తాను తరువాత వ్యక్తిని బట్టి కారం ఎంత తింటారో తెలుసుకొని అంత కారం ఒక్కొక్కరికి అలా సరిపడేటట్టు వేస్తాను